హలో ఎవరమ్మా మాట్లాడేది చెప్పమ్మా ఏంటి ప్రాబ్లము

ఏ ఎలా పోయిందమ్మా

కాదమ్మా రీసెంట్గానే కదా ఐడీ కార్డ్స్ ఇచ్చాము మీకు ఇంత తొందర ఇంత తొందరగా పోగొట్టుకుంటే ఎలాగా అంత బాధ్యత లేకుండా ఉన్నారు ఏ ఇయర్ అమ్మా నువ్వు సెకండ్ ఇయర్ వచ్చావు కూడా నీకు ఆ మాత్రం తెలిలేదమ్మా ఐడీ కార్డు పోగొట్టుకున్నావు ఐడీ కార్డు రావాలంటే ఎంత ప్రోసెసో తెలుసా నీకు అంటే ఈ ఈ కాలేజీలో ఐడీ కార్డు లేకుండా క్లాస్కి ఎలౌ చేయరు అసలు స్కూల్కి అదే కాలేజ్ క్యాంపస్కే ఎలౌ చేయరు అలాంటప్పుడు ఎలా మిస్ అయ్యావు ఇప్పుడు మరి ఇన్ని రోజులు ఎలా వచ్చావు కాలేజ్కి ఈ టూ డేస్ ఎలా ఎలౌ చేసారు నిన్ను కాలేజ్కి ఓకే అమ్మా ఇప్పుడూ ఐడీ కార్డు వల్ల ఉండడం వల్ల నీకేంటంటే స్పెసిఫిక్గా ఫలానా కాలేజీలో చదువుతుంది ఈ అమ్మాయి అని తెలుస్తుంది అదొకటి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బస్కి వస్తే కానుక బస్ పాస్ గురించి ఉపయోగపడుతుంది ఐడీ కార్డు అలాంటి ఐడీ కార్డు అంత ఇర్రెస్పాన్సబుల్గా ఎలా ఉన్నావమ్మా ఇలా అయితే మీరు ఏమి చదుతారు ముందు ముందు మీరు అలా పోగొట్టుకోకూడదు కదా ఐడీకార్డులని అయినా బస్ సీట్లో పెట్టడం ఏంటమ్మా మెడలో వేసుకోవాలి కానీ ఇప్పుడు మీ స్టూడెంట్స్తో వచ్చిన ప్రాబ్లమే ఇది ఆ ఐడీకార్డుని ఎక్కడ పడితే అక్కడ దాచుకుంటున్నారు తప్ప మెడలో వేసుకోవడంలేదు అది ఎందుకో సిగ్గు పడిపోతున్నారు మీరు అది ఐడెంటిటీ కోసం ఇస్తాము మేము ఐడీ కార్డ్స్ మీరు ఎవరు ఏంటీ అనేది తెలుస్తుంది అంతే తప్ప మీ ఇష్టానుసారంగా అలా బస్సుల్లో వదిలేస్తే ఎలా కుదిరితే అలా కుదురుతుంది అంటే ఇన్ని సార్లు చేయాలంటే కాలేజ్కి కూడా ఇదే పని మీద కూర్చోము కదమ్మా మాకు రక రకాల పనులు ఉంటాయి ఇప్పుడు ఐడీ కార్డు మిస్ చేసావు అని నువ్వు ఫోన్ చేసి ఇంకొకడు ఎవడో టీసీ కావాలని ఇంకొకడు ఎవడో స్టడీ సర్టిఫికేట్ కావాలంటాడు ఇలా మేము ఇచ్చుకుంటూ పోతే ఇంకా మేము మిగతా పనులు ఎప్పుడు చేసుకుంటాము చెప్పండి ఒకసారి మరి ఈ కాలేజ్లో రూల్స్ అవి అందుకే ఒకసారి ఇచ్చినపుడు జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ టైం మాత్రం ఇలాంటివి రిపీట్ చేయకు అయితే నీకు ఐడీ కార్డు కావాలంటే కనుక మీ హెచ్ఓడితో లెటర్ రాయించుకొస్తే కానుక నేను ఆ ఐడీ కార్డు ఇష్యూ చేస్తాను నేను అదైనా నేను ఒరిజినల్ ఇవ్వను డూప్లికెటే ఇస్తాను ఆ డూప్లికేట్తో ఇయర్ అంతా గడుపు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకో జాగ్రత్తగా చదువుకో ఇప్పుడైనా సరే బుక్స్ అలా పోగొట్టుకోకు అర్ధమవుతుందా ఓకే అమ్మా